సమాజంలో ఉన్న సామెతలేంటంటే నోరు మంచిదయితే ఊరు మంచిది అంటారు నిజంగా ఇది ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఎందుకనంటే మనం మంచిగా ఉంటే కనుక మనకి కష్ట సమయంలో ఎవరైనా కానీ సహాయం చేస్తుంటారు అదే మన నోరు మంచిది కాదనుకోండి మనకి ఆపద సమయంలో కూడా ఎవరు దగ్గరికి కూడా రారు అలాగే మనకి అపకారం చేస్తారు కొంతమంది మనం వాళ్ళకి ఉపకారం చేస్తే కనుక చాలామంది ఉ అపకారికి కూడా ఉపకారం చేయాలన్నది ఒక సామెత ఉంది ఉపకారం చేసిన వాళ్ళకే కాకుండా అపకారం చేసిన వాళ్ళక్కూడా మనం ఉపకారమే చేస్తే కనుక అది చాలా మంచిగా ఉంటుంది ఈ సామెత కూడా చాలామందికి చాలామంది ప్రభావితం అవుతూ ఉంటారన్నమాట